తెలంగాణలోని సాంకేతిక రంగం ప్రజల జీవన శైలిని చాలా మారుస్తుంది ఈ రంగంలో వచ్చిన పురోగతిలో యువతర ఉద్యోగ అవకాశాలు పెరగడానికి తహ ద దోహద పడుతున్నాయి ఇప్పుడు చాలా మంది టెక్నాలజీ రంగంలోకి వచ్చి రూరల్ ఏరియాలో ఉన్న వారికి కొత్త దారులు తెరిచారు ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్న సాంకేతిక సంస్థలు కంపెనీలు కాంటినెంట్ టీపో టీ టీ సీ ఎస్ ఇన్ఫోసిస్ వంటి సంస్థల ద్వారా నూతన ఉద్యోగాలు లభిస్తున్నాయి రవాణా స వ్యవస్థ అభ అభివృద్ధి కావడం వల్ల దూర ప్రాంతాల వారు ఉద్యోగాలకు చే చే చేరగలుగుతున్నారు అటువంటి విధంగా మహిళ మహిళలు సాఫ్ట్వేర్ రంగంలోకి రావడం ఆర్థిక స్వాలంబన సాధించడం వారి సామాజిక స్థానాన్ని మెరుగుపరచడం జరుగుతోంది ఈ అభివృద్ధి వల్ల సమాజంలో మధ్య తరగతి మధ్య తరగతి విస్తరిస్తుంది అంతే కాకుండా రూరల్ ప్రాంతల్లోని విద్యార్థులు ఆన్లైన్ ఆన్లైన్లో కోర్సులు చేసి సాంకేతిక రంగంలోకి ప్రవేశిస్తున్నారు ఈ సంఘటన ఎక్కువ సంఘటనలు ఎక్కువ ఆవుతున్నాయి తద్వారా ఈ రంగ సుస్థిర అభివృద్ధి సామాజ మార్పును ప్రోత్సహించాయి సాంకేతిక రంగం గ్రామీణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక రంగం అభివృద్ధి చెందడం వల్ల గ్రామీణ ప్రాంతాలను కూడా అభివృద్ధి కనిపిస్తుంది ఇంటర్నెట్ ఇంటర్నెట్ విస్తరణ వల్ల గ్రామీణ విద్యార్థులు కూడా ఆన్లైన్ విద్యను అందుకొని తమ విద్యా విద్యార్హతలను పెంపొదించుకుంటున్నారు ఉదాహరణకు డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా గ్రామాలలో డిజిటల్ సెంటర్లు ఏర్పరడం ఉద్యోగాల సమాచారం అందుబాటులోకి రావడం జరుగుతుంది